ప్రస్తుత మీడియాలో ఇంగ్లీ పా తెలుగు భాషకు తగిన ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి ఎందుకంటే ఏ న్యూస్ చాసస్ ఛానల్ చూసిన ఇంగ్లీష్ పదాలు వాడడం ఇంగ్లీష్ సిచ్యువేషన్సు కల్పించడం ప్రజలను ప్రజలకా సమాచారాన్ని అందించడంలో కూడా ప్రజల నాడీకి అనుగుణంగా ఇంగ్లీష్ పదాలను చెప్పించడం ఆ ఇంగ్లీషులో కొన్ని సన్నివేశాల్ని సీరియల్స్ని సినిమాలని ఇంగ్లీష్ వాళ్ళ అనుసరించడం ప్రజలకి చేరే వార్తలు కూడా ఆ ఇంగ్లీషులో ఉండడం జరుగుతుంది ఈ మీడియా కూడా తెలుగు భాషకు ప్రాధాన్యతను ఇస్తూ ఏ విషయాన్ని కూడా చెప్పడం లేదు స్పాట్ లైట్ అని బ్రేకింగ్ న్యూస్ అని క్రైమ్ న్యూస్ అని ఈ విధంగా ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ మీడియా తన ధోరణిని ఇంగ్లీషులో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చెప్పడం జరుగుతుంది అలాగే మన విద్యా వ్యవస్థలో కూడా తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూ ఏ స్కూల్ లోను గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు వాటిల్లో ఈ తెలుగుకు ప్రాధాన్యతను ఇస్తూ చెప్పడం లేదు ఎందుకంటే ఎల్కేజి నుండే రైమ్స్ కానీ ఆటలుగా ఆటలకు సంబంధించి కానీ పాటలకు సంబంధించి కానీ డ్యాన్సులకి సంబంధించిన కానీ సినిమాల ధోరణి ద్వారా కల్చరల్ కానీ అలాగే ఆ కొన్ని ఇంగ్లీష్ ప్రాధాన్యతను ఇస్తూ చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో గూడా కనీసం ఇంగ్లీషుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎందుకంటే ఇంగ్లీషుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంగ్లీష్ బాగా వచ్చినట్లు అయితే మా పిల్లవాడికి టెక్ టెక్నికల్ విద్యకి అందుబాటులో ఉంటడు టెక్నాలజీ పెరుగుతుంది అలాగే ఉద్యోగాలు బాగా వస్తాయి ఉన్నత చదువులు బాగా చదువుకుంటడు అలాగే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుచేత మా పిల్లాడికి చిన్నప్పటి నుండే ఇంగ్లీషుకి ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ రాయడం రావాలి చదవడం రావాలి ఇంగ్లీషులో రైటింగ్ రావాలి అనేసి తల్లితండ్రులు కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా కొంత ఇంగ్లీష్ ప్రాధాన్యతను ఇస్తూ తెలుగుని తగ్గించడం జరుగుతుంది అందుచేత ఆ ఇంగ్లీషుకు ప్రాధాన్యత తెలుగుకు ప్రాధాన్యత లేదనే చెప్పాలి